హలో శ్రీ చైతన్య కాలేజ్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పమ్మా ఏ సెక్షన్ మేడం ఓకే ఇవన్నీ ఎందుకమ్మా ఎక్కడికి హైదరాబాదా ఓకే కొంచెం ఓకే అమ్మా సరే అయితే ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ ఉంటుంది కదమ్మా ఎగ్జామ్ రాసేసిన తరువాత మీరు మీ ఫాదర్తో వస్తే మీకు టీసీ అనేది ఇస్తాము మీ ఫాదర్ని తీసుకురండి మాటలాడతాము

టీసీ కోసం మీకు అక్కర్లేదు అమ్మా ఇది కాబట్టి అక్కడ మీరు హైదరాబాదులో ఎక్కడ చదవు కుంటున్నారో అక్కడ ఫస్ట్ మీరు వెళ్ళి మాట్లాడండి అక్కడ నుంచి నాకు ఒక ఫామ్ కావాలి కన్సంట్ ఫామ్ కావాలి ఆ ఫామ్ తీసుకువస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ ట్రాన్స్పర్ సార్కి లెటర్ రాస్తాను మీరు అక్కడ చదవుకోవచ్చు ఏ కాలేజు అనేది ఓకే ఖచ్చితంగా పర్వాలేదు ఇప్పుడు మీ పేరు అప్పటి వరుకు మీరు కాలేజ్కి రెగులర్గా వచ్చేసేయండి ఈ ఫస్ట్ మీరు అవ్వకొట్టేస్తే నెక్స్ట్ మీరు అక్కడ చదవుకోవచ్చు ఓకేనా అలా చేస్తే మీరు ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకురామ్మా ఓకేనా అంతే అదేమ్మా నువ్వు గుడ్ స్టూడెంట్వి అమ్మా మంచిగా చెప్తున్నావు ఓకే అమ్మా ఓకే అమ్మా సరేమ్మా అయితే జాగ్రత్త